మరియు చిన్న వ్యాపారాలకు అనేక రకాల మద్దతులను అందిస్తున్నారు ఇందులో రుణాలు పన్ను రాయితీలు మరియు నైపుణ్యాభివృద్ధికి కావలసినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి భారతదేశం వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అనుకూలమైనటువంటి వాతావరణన్ని కలిగి ఉందని చెప్పడంలో సందేహం లేదు ఇందులో బలమైనటువంటి న్యాయవ్యవస్థ మంచి మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగినటువంటి శ్రామిక శక్తి కలిగి ఉన్నాయి చాలామంది స్టార్ట్అప్లు మరియు చిన్న వ్యాపారాలకు తమ వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు విస్తరించడానికి అవసరమైనటువంటి నిధులు లేవు అయినప్పటికీ భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు భారతదేశంలో విద్యుత్ రోడ్లు మరియు నీటి వంటి మౌలిక సదుపాయాల లోపం ఉంది ఇది వ్యాపారాలకు చాలా పెద్ద సవాలుగా మారింది అంతేకాదు భారత ప్రభుత్వం కొత్త వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి అనేక చర్యలు కూడా తీసుకుంటుంది ఈ కార్యక్రమం స్టార్ట్అప్లకు రుణాలు పన్ను రాయితీరు మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తుంది ఈ కార్యక్రమం భారతదేశంలో తయారీని ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఇది వ్యాపారాలకు పన్ను రాయితీలు మరియు ఇతర ప్రోత్సాహాలను అందిస్తుంది